నేను ఫస్ట్ ప్రాడక్టు అమెజాన్లో వచ్చేసి మైక్రోస్కోప్ తీసుకున్నాను అది నాకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఆ మైక్రోస్కోప్ అంతా బాగుంది ఓకే దాన్ని మనం స్టార్ట్స్ కూడా మనం క్లియర్గా చూడచ్చు అని చెప్పేసి మా పెద్ద అబ్బాయికి ఆ మై అదంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి నేను దాన్ని ఆర్డర్ చేయడం జరిగింది అది నాకు నేను బుక్ చేసిన ఒక ఫైవ్ సిక్స్ డేస్కి డెలివరీ అవుతుందని చేసి నాకు డేట్ ఇచ్చారు ఓకేలే ఫైవ్ సిక్స్ డేస్ టైమ్ పట్టుద్ది కదా అనుకున్నాను కానీ చాలా ఎర్లీగా దాన్ని డెలివరీ ఇచ్చారు దాని కాస్టుకు తగ్గట్టు అది కూడా క్వాలిటి కానీ మెటీరియలు అదే దాని క్వాలిటీ దాని స్టాండు క్వాలిటి కూడా చాలా బాగుంది అది నిజంగానే అది ఆ పిక్చర్లో చూపించినట్టుగా మనకి స్టార్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మనము టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినందుకు మనకి చాలా అది వర్తి ప్రోడక్ట్ అని చెప్పవచ్చు మన డబ్బులు ఎలాగా మనం నష్టపోము దానివల్ల మనము సన్ సన్ చూడలేము కానీ మూన్ కానీ స్టార్స్ కానీ స్కై కానీ నిజంగా చాలా దగ్గరగా మన ఇంటి పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు